నమస్కారం అండీ అది పాలకేంద్రం వాళ్ళే కదండీ మనదీ

అదే పాలు కావాలి అండి మా ఊళ్ళో ఓ కొంచెం గృహప్రవేశం ఉందండీ ఇంకా రెండు మూడు ఫంక్షన్లు ఉన్నాయి ఎప్పటికి అందిందంటే ఒక పది రోజులు ఉందండి ఒక ఐదు అంటే మొత్తం ఇంకా మేము నిశ్చయించుకోలేదు అండి ఒక పది నుండి పది రోజులు ము లోపే ఉంటుంది అండి ఒక ఏడు రోజులు ఉండండి ఏడు లేదా పది రోజులు అంటే మన దగ్గర ఆవు పాలు ఉంటాయి అండి ఆవు పాలు అంటే గృహప్రవేశం కదండీ

అందుకనే కదండి మీకు ఏడు రోలు ముందు చెబుతున్నాను అంటే మా ఊళ్ళో కూడా చాలా మంది చెప్పారు అండి మీది అదే ముహూర్తం ఇంకా లేదన్నారు అండి ముహూర్తం మంచిదీ రెండు ఉన్నాయి అండి మంచి ముహూర్తాలు ఆ రెండిట్లో మంచిది అనేది తెలుసుకుంటున్నాము ఏంటంటే మాకు ఆవు పాలు కావాలి అండి ఎన్ని లీటర్లు అంటే ఒక మా చుట్టాలు మట్టుకు ఓ యాభై మంది వస్తారు అండి అందరికీ పరమాన్నం వండుతాము అండి ఎంత అవుతుంది అంటారు

సరేలేండి ఒక ఇరవై రెండు లీటర్లు లేదా ఇరవై ఐదు లీటర్లు ఇరవై రెండు లీటర్లు సరిపోతాయి మనకి ఎంత పడుతుంది అండీ మరి బాబోయ్ తొభై రూపాయలా అండి పది రూపాయలు తగ్గించి ఇవ్వచ్చు కదండీ ఎనభై రూపాయలు చేసుకొని ఇవ్వండి ఇరవై లీటర్లు కదండీ పోనీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో చెప్పండి మేమే వెళ్ళి తెచ్చుకుంటాము

మీది మీది నా దగ్గర ఉందండి మావాన్ని పంపిస్తాను అండి

అదే తిన్నగ మీరే ఇస్తారు కదండీ

ఇస్తామండి బాబు

సరే అండీ సరేలెండి అయితే చేస్తాను అండి ఒక మాట చెప్పాను కదండీ అదే ఏడవ తారీఖు పదో తారిఖా అనేది నిశ్చయించుకున్న తరువాత మీకు చెప్తాము అండి దాన్ని బట్టి మీరు చెప్పేయండి సరేనండి ఉంటాను